హలో ఏసీ సర్వీస్ సెంటర్ అండి సార్ ఇది ఇక్కడ మేము కుషాయిగూడాలో ఉంటున్నాం అండి అది మా ఇంట్లో ఒక టూ ఇయర్ బ్యాక్ ఏసీ కొన్నాం అది ఇప్పుడు సరిగా పని చేయట్లేదు రిపేర్కి వచ్చింది అనుకుంటాను సర్వీసింగ్ అంటే స్టార్టింగ్లో కొన్నప్పుడు ఫస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి వేయించాను అండి మళ్ళీ తర్వాత వేయించలేదు ఇంకా మర్చిపోయాను అండి అంటే అంతా గుర్తు లేదు నాకు సడెన్గా అంటే నా పనిచేసింది బా ఒక టూ డేస్ నుంచి రిపేర్ ఏసీ నడవట్లేదు సార్ సరిగా ఎంత టెంపరేచర్ పెంచిన కానీ రూమ్ అంతా హీట్గా ఉంటుంది కూల్ అవ్వట్లేదు అయ్యో ఇప్పుడు ఎలా అండి మీరు కొంచెం ఇంటి దాకా వచ్చి రిపేర్ చేస్తారా లేకపోతే మమ్మల్ని అక్కడికి తీసుకురమ్మంటారా టూ అవర్స్ టైమ్ పడుతుందా అండి మీరు ఎక్కడ ఉంటారండి మీ సర్వీస్ సెంటర్ ఎక్కడ చెప్పండి సరే అండి మీరు టూ అవర్స్లో వస్తున్నారు కదా అంటే జస్ట్ చెక్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ అండి సరే అండి అంటే మీరు వచ్చి ఇగ అంటే కొంచెం తొందరగా రాగలరా టూ అవర్స్ అంటే మరి ఎక్కువ అయిపోతుంది ఏమో అని నాకు వేరే వర్క్ కూడా ఉంది అచ్చా అండి ఓకే ఓకే అండి నాకు అంటే ఇది ఇంతకు ముందు ఎప్పుడు ఇలా కాలేదు జస్ట్ టూ ఇయర్స్ అంటే ఇది కొత్తది కదా ఎందుకు ఇలా రిపేర్ వచ్చిందా అని డౌట్ మేము మేము ట్రై చేస్తాం కానీ రిపేర్ అవుతుంది అంటారా ఓకే సార్ నాకు అర్థమైంది సరే నేను వెయిట్ చేస్తాను మీరు కొంచెం తొందరగా వచ్చేటట్టు చూడండి నాకు వేరే పని కూడా ఉంది నేను వెయిట్ చేస్తాను అండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్